కోవిడ్ నైటీన్ సమయంలో మా ప్రాంతంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అంతా లాక్డౌన్ అని చెప్పి ఎక్కడికి అక్కడ గేట్లు పెట్టి బయటకి వెళ్ళకుండా అన్నీ మూసేసారు మా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఎప్పుడు శానిటైజర్ ఉపయోగించాను అంతేకాకుండా బయటకి వెళ్ళి రాగానే వెంటనే కాళ్ళు చేతులు సబ్బుతో కడుక్కవటం తర్వాత స్నానం చేయటం ఇలాంటివి అన్నీ జాగ్రత్తలు తీసుకున్నాము ఏదన్నా మాస్క్ ఉపయోగించడం చేశాము